సార్ ఏం కావాలండి ఏమన్నా కుట్టాలా అండి సార్ చెప్పండి అవునా సార్ అలాగే సార్ కుడతాను సార్ సరే సార్ అయితే మరి ఎప్పుడు రావాలో చెప్పండి ఎందుకంటే మరి మా అసిస్టెంట్ నేను వచ్చి కొలతలు అవీ తీసుకోవాలి కదా వస్తాను సార్ కానీ మరి మాకైతే సాయంత్రం టైమ్లో కొంచం ఖాళీగా ఉంటాయండి మీరు స్కూల్ వదిలే టైమ్లో నాకు చెప్తే నేను ఒక అరగంట ముందు వచ్చి తీసుకుంటానండి నాలుగున్నర నాలుగున్నరకి వస్తాను సార్ మరి మీకు ఇవన్నీ ఎప్పటికి కావాలండి అది కాదు సార్ అంత మందికి కుట్టాలంటే కొంచం టైమ్ పడుతుంది కదండి అయితే మరి అదే అదేలేండి అయితే నేను ఇంకొక ఓకే సార్ అయితే మరి నేను ఇంకొక ఇద్దరిని అసిస్టెంట్లని వేసుకుంటాను సార్ కొంచం ఎక్కువవుతుంది మరి పర్వాలేదా ఆ త్వరగా ముందొకసారి కుట్టాను సార్ వేరే స్కూల్ వాళ్ళకి కూడా కుడతాము సార్ మేము మా పని చాలా బాగుంటుందండి టైమ్కే అయిపోతుంది సార్ ఇంక మేము ఇంకొక అసిస్టెంట్ని వేసుకుని అయ్యో లేదు సార్ మేము మీకే కాదండి బాబు ఇంకా చాలా మందికి కుడతాము యూనిఫార్మ్స్ అవన్నీ మేము టైమ్కి ఇచ్చేస్తాం వస్తాను సార్ వస్తాను సార్ మరి మాకివ్వాల్సిన అదే సార్ కొంచం మాకు అడ్వాన్స్ మీరు సగం అన్నా ఇచ్చేయాలి సార్

ఒక పదిహేను వేలు ఇవ్వాలి సార్ అడ్వాన్స్ అయితే మరి సరే సార్ అయితే సోమవారం వస్తాను సార్ మీరు వెళ్ళిరండి ఇంక